ఎక్కువ మందికి వంట చేయడం అనేది ఎప్పుడు జరుగుతుందంటే ఇప్పుడు మా వీధిలో అసోసియేషన్ ఫంక్షన్ జరుగుతుందనమాట సిక్స్ మంత్స్కి ఒకసారి ఆరు నెలలకి ఒకసారి చేసుకుంటాము అంటే మా వీధిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటాము అనమాట ఆ సమయంలో ఏమి జరుగుతుందంటే ఇప్పుడు మీటింగ్కు వచ్చిన వాళ్ళకు అంతా భోజనాలు మనం అరేంజ్ చేయాలి బయట వాళ్ళు ఎవరూ రారు మా వీధిలో వాళ్ళే అంటే ఒక యాభై నుండి వంద మంది దాకా ఉంటారనమాట పిల్లలతో పెద్దలతో అందరూ కలిపి ఆ సమయంలో ఏం చేస్తామంటే ఇప్పుడు అసోసియేషన్ మీటింగ్ పిలిస్తే మధ్యాహ్నం లంచ్ వాళ్ళకి భోజనాలు అరేంజ్ చేయాలి కదా ఆ అసోసియేషన్ హెడ్ వచ్చేసి మా హస్బెండే అనమాట సో భోజనాలు మోస్ట్లీ మేమే రెడీ చేస్తాము ఆ నెల నెల అంటే సిక్స్ మంత్స్ వన్స్ సంవత్సరానికి రెండుసార్లు చేసుకుంటాము అప్పుడు భోజనాలు మేమే అరేంజ్ చేస్తాం అనమాట నేను హెల్ప్ ఎలా తీసుకుంటానంటే అది ఎక్కువ మందికి చేసేటప్పుడు ఇప్పుడు వాలంటీర్గా వస్తారు మేము హెల్ప్ చేస్తాము నేను పిలుస్తాం అనమాట నా నైబర్స్ని పక్కన వాళ్ళ పక్కింటి వాళ్ళని ఆంటీనీ అక్కల్ని అందర్నీ పిలుస్తాను ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పని కాయగూరలు కడిగేది ఒకరొచ్చి ఒకరు తర్వాత వచ్చి తరిగించే వాళ్ళు ఒకరు బియ్యం వాష్ చేసే వాళ్ళు ఒకరు తర్వాత వచ్చి ఎసురూపెట్టేది తర్వాత వచ్చి మసాలా రెడీ చేసే వాళ్ళు కొందరు అలాగే ఒక పది మంది చేరుకున్నామంటే మాత్రం యాభై మంది నుంచి వంద మంది దాకా ఒక ఒక వన్ అవర్లోనే భోజనాలు రెడీ చేసేయవచ్చు అలాగే మేము పది మంది చేరుతామన్న పది నుండి పన్నెండు మంది చేరుతాము త్వరగా పూర్తి చేయడానికి ఇదే అనమాట చిట్కా ఒక ఇద్దరు చేసేదానికి పదిమంది చేసే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా పదిమంది చేరారంటే ఒక్కొక్కరు ఒక పని తీసుకుంటే త్వరగా అయిపోతుంది వాళ్ళంతా తరిగిచ్చేశారు అంటే నేను గబగబా చేసేస్తాను మొత్తము మళ్ళీ మసాలాలు ఒకరు నూరుకొచ్చి ఇవ్వడము అంటే ఒకే చోట ఉండకుండా మసాలాలు వాళ్ళ వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అనుకోండి తెల్లగడ్డ అల్లం వాళ్ళకి ఇచ్చి పంపించేశాము అనుకోండి వాళ్ళ ఇంట్లో ఇద్దరు ఉంటారు కదా వాళ్ళు త్వరగా త్వర త్వరగా తీసి వాళ్ళ ఇంట్లో మిక్సీలో వేసి తీసుకు వచ్చేస్తారు తర్వాత వచ్చి నేను మసాలాలు ఏంచి ఇచ్చేసాను అనుకోండి వాళ్ళు తీసుకువెళ్లి వాళ్ళ మిక్సీలో పట్టుకొచ్చి నాకు ఇచ్చేస్తారు ఆ ఇలాగ అక్క పక్క వాళ్ళని ఉపయోగించుకుంటేనే మన పనులు కొంచెం త్వరగానే అయిపోతాయి టైం కలిసి వస్తుంది ఇప్పుడు సమయానికి భోజనం రెడీ చేసి పెట్టెయ్యొచ్చు వందమందికైనా మనం ఒక వన్ అవర్లోనే భోజనాలు రెడీ చేసి పెట్టేయొచ్చు ఇలాగ పనులు పంచుకొని అందరు కలిసిమెలిసి చేసుకుంటేనే ఆ సా మనకి పని త్వరగా అయిపోతుంది కాలము త్వరగా మిగిలిపోతుంది